తెలంగాణలో టెక్నాలజీ నిపుణులు వ్యవస్థాపకులు మరియు పెట్టుబడిదారులను ఒక చోటు చేర్చే అనేక ముఖ్యమైన సాంకేతిక ఈవెంట్లు మరియు సమావేశాలు జరుగుతాయి ఈ కార్యక్రమాలు జాతీయ అంతర్జాతీయ విద్య మరియు పరిశ్రమ రంగాల నుండి ప్రముఖులను ఆకర్షిస్తాయి హైదరాబాద్ టెక్ సమ్మిట్ ప్రతీ సంవత్సరం హైదరాబాద్లో నిర్వహించబడే ఈ సమ్మిట్లో టెక్నాలజీ రంగంలోని తాజా అభివృద్ధులు ఆవిష్కరణలు మరియు సవాళ్ళపై చర్చలు జరుగుతాయి ఇది టెక్ నిపుణులు స్టార్ట్అప్ వ్యవస్థలకు మరియు పెట్టుబడిదారులకు ఒక ముఖ్యమైన వేదిక ఇండియా జాయ్ హైదరాబాద్లో జరిగే ఈ కార్యక్రమం డిజిటల్ మీడియా గేమింగ్ మరియు ఎంటర్టైన్మెంట్ రంగాలకు సంబంధించిన అతిపెద్ద ఈవెంట్లలో ఒకటి

దేవ్ ఫెస్ట్ హైదరాబాద్ గూగుల్ డెవలపర్ గ్రూప్ డీ జీ జీ హైదరాబాద్ నిర్వహించే ఈ కార్యక్రమము డెవలపర్లు డెవలపర్లు టెక్ ఎగ్జిబిషన్లు కలిసి తాజా టెక్నాలజీలపై చర్చలు వర్క్షాప్లు నిర్వహిస్తారు ఈ కార్యక్రమాలు తెలంగాణలో టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి నెట్వర్కింగ్ జ్ఞాన మార్పిడి మరియు కొత్త అవకాశాలను అన్వేషించడానికి ముఖ్యమైన వేదికలుగా నిలుస్తాయి తెలంగాణలో టెక్నాలజీ నిపుణులు వ్యవస్థాపకులు మరియు పెట్టుబడిదారులను ఒక చోట ఒక చోట చేర్చి అనేక ముఖ్యమైన సాంకేతిక ఈవెంట్లు మరియు సమయ విశేషాలు జరుగుతాయి హైదరాబాద్ టెక్ సమ్మిట్ ఇన్ ఇండియా జాయ్ హెచ్ ఐ సీ సీ టెక్ స్టార్ స్టార్ట్అప్ వీక్ హైదరాబాద్ దేవ్ ఫెస్ట్ హైదరాబాద్